ఆంధ్రప్రదేశ్ ఒక సంపన్నమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగిన రాష్ట్రం ఈ రాష్ట్రంలో అనేక స్థానిక వినోద ఎంపికలు ఉన్నాయి వీటిలో వీధి ప్రదర్శనలు స్థానిక పండుగలు మరియు సాంప్రదాయ కళలు ఉన్నాయి వీధి ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల వీధి ప్రదర్శనలు ఉన్నాయి వీటిలో నాటకాలు నృత్యాలు సంగీతం మరియు హాస్యం ఉన్నాయి ఈ ప్రదర్శనలు సాధారణంగా పండుగల సమయంలో లేదా పర్యాటక ప్రదేశాల్లో జరుగుతాయి స్థానిక పండుగలు ఆంధ్రప్రదేశ్లో అనేక స్థానిక పండుగలు జరుపుకుంటారు వీటిల్లో శ్రీరామనవమి దుర్గా పూజ హోలీ మరియు బక్రీద్ ఉన్నాయి ఈ పండుగల సమయంలో ప్రజలు భారీ వేడుకలు మరియు ఉత్సవాలను నిర్వహిస్తారు సాంప్రదాయక కళలు ఆంధ్రప్రదేశ్కు అనేక సాంప్రదాయక కళలు ఉన్నాయి వీటిలో కూచిపూడి యక్షగానం మరియు బుట్ట బొమ్మలు ఉన్నాయి ఈ కళలు ప్రజల సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబంబిస్తాయి కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు తలకోన జలపాతం వద్ద వీధి ప్రదర్శనలు తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఈ ప్రదేశంలో అనేక రకాల వీధి ప్రదర్శనలు జరుగుతాయి వీటిలో నాటకాలు నృత్యాలు మరియు సంగీతం ఉన్నాయి నాగార్జునసాగర్ ఆనకట్ట వద్ద స్థానిక పండుగలు నాగార్జునసాగర్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఈ ప్రదేశంలో అనేక స్థానిక పండుగలు జరుపుకుంటారు వీటిలో శ్రీరామనవమి దుర్గా పూజ మరియు హోలీ ఉన్నాయి కూచిపూడి నాటకాలు కూచిపూడి ఒక ప్రసిద్ధ భారతీయ నాట్య కళ ఈ నాట్యం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనది ఆంధ్రప్రదేశ్లో సందర్శించేటప్పుడు ఈ స్థానిక వినోద ఎంపికలను ఖచ్చితంగా ప్రయత్నించండి మీరు రాష్ట్రం యొక్క సంస్కృతి మరియు చరిత్ర గురించి మరింత తెలుసుకోడానికి మరియు మీ ప్రమాణాన్ని మరింత ఆనందించడానికి ఇది చాలా తోడ్పడుతుంది